నేను ఒక టీషర్ట్ తీసుకున్నాను ఒక షాప్ కి వెళ్ళి రేటు దాని ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంది సరే చూడ్డానికి చాలా అందంగా ఉందని తీసుకొని వచ్చాను తీసుకొని రాగానే చూసుకున్నాను ఎలా ఉంది ఏంటని దాని సైజు కానీ దాని క్లాత్ కానీ అస్సలు బాగాలేదు రేటు మాత్రం దానికి మించి ఉంది అలాగే దాన్ దాన్ని ఒకసారి ఉతికిన తరువాత అదా ఆ టీషర్ట్ యొక్క కలర్ అనేది మారిపోయింది అది నా సెకండ్ ప్రోడక్టు అద్ అది చాలా బాగాలేదు